నేను ఏం గీయాలి అనేది నిర్ణయించడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాను వీటిలో నా వ్యక్తిగత ఆసక్తులు నేను గీయాలనుకుంటున్న విషయం యొక్క ఉద్దేశం మరియు నేను ఉపయోగించుకోవాలనుకుంటున్న మాధ్యం వంటివి ఉంటాయి కొన్నిసార్లు నేను ఒక నిర్దిష్ట విషయం లేదా థీమ్ను గీయాలని నిర్ణయించుకుంటాను మరియు దాని చుట్టూ ఒక చిత్రాన్ని అభివృద్ధి చేస్తాను మరికొన్నిసార్లు నేను ఒక నిర్దిష్ట మాధ్యం లేదా శైలిని ఉపయోగించి ప్రయోగ ప్రయోగాలను చేయాలని నిర్ణయించుకుంటాను మరియు ఆ ప్రయోగం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూస్తాను నేను గీయడం ఇష్టపడే నిర్దిష్ట విషయాలు లేదా థీమ్లు చాలా ఉన్నాయి నేను తరచుగా ప్రకృతి దృశ్యాలు వ్యక్తులు మరియు జంతువులను గీయడానికి ఆకర్షితుడవుతాను నేను నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి మరియు దాని గురించి నా సొంతం నిర్వహించడానికి అందించడానికి డ్రాయింగ్ ఒక మార్గంగా ఉపయోగిస్తాను